నేను ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలిని గడుపుతున్నాను ఈ ఆరోగ్యకరమైనటువంటి సమతుల్యమైన జీవన శైలిని నేను గడపగలుగుతున్నాను అంటే దానికి గల కృషి పట్టుదల నాలో చాలా ఉన్నాయి నా జీవన శైలిలో నేను మార్పులు చేయవల్సుకోవల్ చేయవలసి వస్తే మొట్టమొదటిగా నేను నా ఆహారపు అలవాట్లలో మార్పును తీసుకుంటాను ప్రయోజనకరమైనటువంటి ఆహారపు అలవాట్లనే ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఏ విధమైనటువంటి జంక్ ఫుడ్కి నేను అలవాటు అవ్వకుండా నేను వాటిని మార్చుకుంటాను రెండవదిగా నేను నా నేను నా పని చేసేటువంటి టైమింగ్స్ని మార్చుకుంటాను నేను ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువగా కష్టపడి పని చేయడానికి నేను నా జీవన శైలిలో నేను మార్చుకుంటాను మూడవదిగా నేను నా నిద్ర సమయాలను కూడా మార్చుకుంటాను ఎక్కువసేపు డ్రెస్ తీసుకోవడం వలన శరీరానికి ఎక్కువ ఒత్తిడి అనేది తగ్గుతుంది కాబట్టి తగినంత సమయంలోనే పనిని నేను చేసుకొని తగినంత వరకు ఆరోగ్యకరమైనటువంటి నిద్రను నేను చేయడానికి ముందుకు సాగుతాను నేను నా జీవన శైలిలో మార్పు చేయవల్సుకోవాల్సి వస్తే ఉదయాన్నే ఎక్ససైజులు లేదా యోగాల వంటి వాటిని ఎక్కువగా అలవరుచుకుంటాను ఎందుకంటే అవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి